ఒక సంవత్సరం క్రితం నా పాత ఫ్రిడ్జ్ పోవడంతో కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేశాను ఎల్జీ కంపెనీ నుండి ఆ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ని కొనుగోలు చేశాను అది ఇంచుమించు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో పడింది రేటు కొనుగోలు చేసిన ఒక నాలుగు ఐదు నెలలకి వరకు బాగానే పనిచేసింది తర్వాత ల ఈ మధ్యకాలం నుంచి లైట్ అనేది పనిచేయకపోవడం ఫ్రిజ్ లోపల నన్ను అండ్ కూలింగ్ అనేది బాగా తగ్గిపోవడం వాటర్ అనేది ఎక్కువగా కారడం జరుగుతుంది ఆ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసిన కంపెనీ నుంచి కస్టమర్ కేర్కు కాల్ చేసి ఆ వచ్చి వాళ్ళు చెక్ చేశారు చెక్ చేయడంతో అంతా బాగానే ఉంది కానీ సర్వీస్ చేసినందుకు అమౌంట్ తీసుకున్నారు అమౌంట్ తీసుకున్న కూడా తర్వాత కూడా ఓ కొంత కొన్ని రోజులకి మళ్లీ అదే ప్రాబ్లం వచ్చింది ఫ్రిడ్జ్ ఎందుకు కొనుగోలు చేశానా అని బాధపడ్డాను